నేను లాస్ట్ టైం మీషోలో డ్రెస్ బుక్ చేశాను అది నాకు బాగా నచ్చింది నాకు నాలుగు రోజులలోనే అది డెలివరీ చేశారు కలర్ మరియు నాణ్యత కూడా చాలా బాగా వచ్చింది క్వాలిటీ కూడా క్వాంటిటీ కూడా బాగుంది నేను ఎక్స్ఎల్ సైజ్ బుక్ చేశాను నాకు ఆ సైజు ఆ సైజే వచ్చింది నేను చాలా ఆనందపడ్డాను చాలా ఇష్టపడ్డాను కూడా ఆ కలరు మరియు క్వాలిటీ కూడా చాలా బాగుంది నేనైతే మరల ఇంకో డ్రెస్ని కూడా ఆర్డర్ చేశాను కానీ అది రావటం కూడా చాలా లేట్ అయ్యింది డ్రెస్సు అస్సలు బాగోలేదు మరియు డెలివరీ కూడా అనుకున్న టైంకి రాలేదు నేను చాలా అనుకున్న కాని కలర్ కాని నాణ్యత కాని అస్సలు లేదు క్లాత్ అయితే ఊరికే చినిగిపోతుంది మరలా తిరిగి ఎక్స్చేంజ్ చేశాను వారు తీసుకోవటం కూడా చాలా లేటుగా తీసుకున్నారు ఇంకో డ్రెస్ ఆర్డర్ పెట్టాను ఇంకా ఇంకా రాలేదు కానీ ఫస్ట్ టైం తీసుకున్న డ్రెస్ కన్నా సెకండ్ టైం తీసుకున్న డ్రస్సు చాలా నిరుత్సాహపరిచింది